ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారత దేశంలో ఎంతో మంది పేరు ప్రాచుర్యం పొందినటువంటి నృత్య కళాకారులు ఉన్నారు అందులో బాలీవుడ్ వారి ప్రభావం ఎంతో ఉంది ఉదాహరణకు తీసుకుంటే సినీ నటి శోభన గారు ఈమె ఎంతో అద్భుతమైనటువంటి ఒక నృత్య కళాకారిణి అయితే బాలీవుడ్లో ఉన్నటువంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఫాస్ట్ బీట్ స్టెప్స్ ఉదాహరణకు హృతిక్రోషన్ తీసుకో గలిగితే మరియు టైగర్ ష్రాఫ్ ఇద్దరైనుటువంటి నటులు ఎంతో వేగంగా చాలా కష్టతరమైనటువంటి స్టెప్పులను కూడా చాలా సునాయాసంగా వేస్తారు సో ఇలాంటి వారి వల్ల నృత్య కళాకారులపై వారు వేసేటువంటి వారు తమ మొఖంలో చూపించేటటువంటి చిన్న చిన్న అభినయాలను జనాలు ప్రజలు పసిగట్టలేకపోతున్నారు ఏంటబ్బా ఇలా చేస్తున్నారు మూతి అలా పెడుతున్నారు అననుకుంటారు కానీ పూర్తిగా ఇదొక తప్పుడు ప్రలోభానికి గురి చేస్తుంది వారి యొక్క నటన వేరు వారు వేసేటటువంటి ఒక నృత్యం వేరు వీరు చేస్తున్నటువంటి ఒక నృత్యం వేరు ఇప్పుడు బాలీవుడ్ గీతాలు మీరు చూస్తున్నట్టయితే నృత్యం అనగా కేవలం మొహంలో ఒక చిరునవ్వు ఉంచుకొని ఇష్టం వచ్చినట్లు ఎగరడమే నృత్యం చాలా కష్టమైనటువంటి స్టెప్స్ వేస్తే అది నృత్యం అయిపోతుంది అదే కళ నృత్య కళాకారులను కానీ మీరు చూసినట్లయితే ఈ దేశంలో అనేక నృత్య రకాలున్నాయి ఉదాహరణకు భరత నాట్యం కూచిపుడి కథాకళి ఇలా ఎన్నో రకాల నృత్యాలున్నాయి వాటిన్నింట్లో ముఖ్య సారాంశమేమంటే ఒక నాటక రంగం ఒక కథను చె చెప్పగలగడం ఒక కథను ఎలా వ్యక్తపరుస్తారంటే తమక ముఖ అభినయాలతో అభినయాలతో ఒక సామాజిక వర్గంపై తెలిపేట్లు వాళ్ళు తమ ముఖాలను వ్యక్తపరుస్తారు తమ అభినయాలు అలా ఉంటాయి కాగా దానికి తోడు నాట్యం చేస్తూ ఉంటారు దీని ద్వారా వారనుకున్నది తెలియజేయబడుతుంది ఇంకిలాగే చూస్తున్నట్లయితే ఇప్పటికీ కొత్తగా అనిపించే నృత్య గీతాలు చూస్తే నృత్య గీతాల్లో ఎన్నో రకాలుంటాయి రొమాంటిక్ సాంగ్సని లవ్ సాంగ్సని యాక్షన్ సాంగ్సని స్యాడ్ సాంగ్సని హర్రర్ సాంగ్సని ఇట్ల రకరకాలుంటాయి ఇట్లా వీటన్నింట్లో వేరు వేరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు వేరు వేరుగా ఉపయోగ ఉంటాయి నచ్చుతాయి